తెలుగు భాషపై సంస్కృతం లేదా ఇంగ్లీష్ వంటి వేరే భాషలు ఎలాంటి ప్రభావం చూపినాయి తెలుగు భాషపై ఇంగ్లీష్ భాష చాలా ప్రభావం చూపెట్టింది ఎందుకంటే ఇప్పటి రోజులలో అయితే మనము చదువుకునేటప్పుడు పదో తరగతి వరకు మాత్రమే తెలుగు భాషను పెట్టె పెట్టారు ఆ తర్వాత ఇంటర్ నుండి తె తెలుగు తక్కువగా సంస్కృతం